అమ్మ నేను ఒక రైతుని తల్లి అమ్మ నాకు కొబ్బరి తోట సీడ్స్ కావాలమ్మ అవునమ్మ ఒక ఎకరం ఉంటుందమ్మ

అంటే ఎంతలే పక్కపక్కనే కదమ్మ మరీ దూరం ఉండదు ఒక అడుగు దూరంలో

మాకు నాటుది బాగా నాటుది మంచిగా మంచిగా ఉంటాయమ్మ అవి ఈ హైబ్రిడ్వి లెక్క అయితే

అమౌంట్ది ఏమున్నది కానీ అమ్మ కాకపోతే మనకి ఏమిటి అంటే ఇప్పుడు హైబ్రిడ్వి అంటే ఫీచర్స్ తగ్గుతుందా బాగా సీడ్లెస్ ఏమైనా తగ్గుతుందా బాగా పర్వాలేదులే అందరు ఇప్పుడు షుగరేగా అందరికీ ఏమి కాదు హైబ్రిడ్ అయిన కానీ కాకపోతే అమ్మ సీడ్స్ బాగున్నాయా అంటే దిగుబడి దిగుబడి బాగుందా అమ్మ ఎందుకు అంటే నేను చాలా మందిని నమ్మి నష్టపోయానమ్మ చాలాసార్లు అందుకని ఇదే ఫస్ట్ టైమ్ మీ దగ్గర రావడం కూడా వద్దామని వేరేవాళ్ళు చెప్పారు నాకు మా తోటి మా తోటి రైతు అతను చెబితే మీ దగ్గరికి ఇలా రమ్మంటే వెల్లమంటే మిమ్మల్ని ఫోన్ చేశారు ఆయనే నెంబర్ ఇచ్చింది కూడా అందువల్ల మీకు ఫోన్ చేశాను ఓకేనా బాగుంటుంది అంటే వస్తానండి మళ్ళీ తర్వాత అందరికీ చెప్పి చెప్పినట్లు చెప్పట్లేదు కదా అంటే బిజినెస్ కోసం ఎవరైనా చెబుతారులే కానీ నేను అంటుంది అది కాదమ్మ నమ్మకం ఉండాలమ్మ దేనికైనా అందుకని ఓకే ఓకేనమ్మ ఓకే